ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నప్పటికీ కూడాను ప్రజలందరూ ప్రైవేటు ఆసుపత్రుల సేవలను వినియోగించుకుంటున్నారు దానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులలో సమయానికి వైద్యం అందకపోవటం అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో సెలవులు ఎక్కువగా ఉండటం అలానే రోగులు గంటల వ్యవధుల పాటు వైద్యం కోసం వేచి ఉండవలసి రావటం ఇంకా అలాంటి మరెన్నో కారణాలు ఉన్నాయి ఒంట్లో బాగాలేని రోగులను ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకువెళ్లి ఆ సమయానికి వైద్యం అందకపోవటం లేదా ఎవరి నిర్లక్ష్యం వల్లనైనా ఆ రోగి యొక్క ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉండటం వలన అదే ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే క్షణాల్లో ఆ రోగానికి వైద్యం అందుతుంది ఇరవై నాలుగు గంటలు అక్కడ ఆ ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉంటారనే నమ్మకం బలపడింది అంతేకాకుండా ప్రభుత్వం పేద ప్రజల కోసం పంపిణీ చేసే ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో పథకాలు ప్రైవేటు ఆసుపత్రులలో చేయించుకునే సదుపాయం ఉన్నందున అందరూ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వారి సేవలను వినియోగించుకుంటున్నారు